గుడ్ మార్నింగ్ అండి చెప్పండి చెప్పండి అండి ఓకే ఎప్పండ్ ఎప్పటి నుంచి వస్తుంది అండి అది మీకు

అవునా అండి అయితే మీ మీరు ఎక్కువ కంప్యూటర్ మీద ఉంటారా అండి ఓకే మీ ప్రొఫెషన్ ఏంటిది అండి అయితే మీకు మీ వర్క్ ఎక్కువ మొత్తం సిస్టమ్లో ఉంటుందా ఓకే అండి అయితే మీరు మీరు సిస్టమ్ వర్క్ ఎక్కువ చేస్తారు కాబట్టి మీరు ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ హాఫ్ యాన్ అవరు ఎక్సర్సైజ్ చేయండి అంతే ఫైవ్ మినిట్స్ ఇట్లా మళ్ళీ నెక్ ఎక్సర్సైజ్స్ చేయండి తల అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్ చేయండి రౌండ్గా తల యాంటి క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పండి అనమాట మీకు ఈ వర్క్ మీరు రోజూ చేస్తారు కాబట్టి మీకు పెయిన్ అట్లా ఉండిపోతుంది అది సో మీరు రోజూ ఎవ్రీ మీరు చేస్తున్న వర్క్ ఎవ్రీ హాఫ్ యాన్ అవర్కి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుని ఎక్సర్సైజ్ చేయండి అండి మీకు దీనికి ఏమీ మెడిసిన్స్ అవేమి అవసరం లేదు మీరు ఒకవేళ ఇది నెగ్లెక్ట్ చేస్తే మీకు స్పాండిలైటిస్కి దారి తీస్తుంది అండి సో మీరు రోజూ ఎక్సర్సైజ్ చేస్తే మీకు తగ్గిపోతుంది అండి అది రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయండి అదే అండి మీరు రో మీరు రోజూ ఎక్సర్సైజ్ చేస్తే అవి తగ్గిపోతుంది అండి ఓకేనా మెడిసిన్ ఏమీ ఉండదు అండి మీరు ఒకవే మీరు జస్ట్ రోజూ చేస్తే చాలు అండి బెల్ట్ ఏమీ అవసరం లేదండి అహా ఇంకేమి వద్దండి జస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలండి

ష్యూర్ రండి మా ఆఫీస్కి రండి హాస్పిటల్కి రండి నేను ఉంటాను మీరు వచ్చి నాతో మాట్లాడండి థ్యాంక్ యూ అండి ఉంటాను అండి నల్గొండ హాస్పిటల్కే రండి ఓకే అండి